ఆ చెప్పండి సార్ నాదీ బ్యాగ్ పోయింది సార్ కుమారి సార్ మా అడ్రస్ పల్లీ సార్ విజయనగరం ఆ పద్మనాభం మండలం సార్ పద్మనాభం జంక్షన్ లోని సార్ అవును సార్ ఆ చేయగలను సార్ బ్లాక్ కలర్ సార్ హ్యాండ్ బ్యాగ్ అండి క్యాష్ ఉంది ఫోన్ ఉంది ఎక్స్ట్రా నార్మల్ చిన్న చిన్న వస్తువులున్నాయి థర్టీ థౌసండ్ సార్ మెడికల్ షాప్ సార్ సైడ్ న పెట్టాము పట్టుకెళ్ళిపోయారు సార్

అడిగాను సార్ సీసీ కెమెరాలో ఉంది బట్ ఆఫ్ చేసున్నాయి అంటున్నారు సార్ ఆ అప్పటికి ఎవరూ లేరు సార్ అది పోయాక వచ్చారు ఆ మెడికల్ షాప్ అతను నేను ఇంకా ఎక్స్ట్రా ఎవరో నాకు తెలీదు ఇద్దరున్నారు సార్ ఆ సరే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్